జీవితంలో ఆటలు చాలా ముఖ్యమైనవి అవి మనకి అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఆరోగ్యం మరియు ఫిట్నెస్ మెరుగుపరుస్తాయి ఆటలు మన శారీరక శ్రేయస్సును మెరుగుపరన్ మెరుగుపరచడానికి సహాయపడతాయి అవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి మన కండరాలను బలపరుస్తాయి మరియు మన శరీర బరువును నివారించడంలో సహాయపడతాయి మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆటలు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి అవి మనకు ఒత్తిడిని తగ్గించడానికి మానసిక వృద్ధ ధృడాన్ని పెంచడానికి మరియు మన మనోభావాలను నిర్వర్తించడంలో సహాయపడతాయి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి ఆటలు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సహాయపడతాయి అవి మనకి ఇతరులు కమ్యూనికేషన్ చేయడం సహకారం చేయడం మరియు పోటీచేయడం నేర్పిస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఆటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడం సహాయపడతాయి అవి మనకి ఏ ఏదైనా సా సాధించడానికి నమ్మేలా చేస్తాయి భారతదేశంలో ఆటలను ప్రోత్సహించడానికి కొన్ని విషయాలు చేయచ్చు పిల్లల ఆటల గురించి అవగాహన కల్పించడం పాఠశాలలు మరియు ఇతర సంస్థల పిల్లలను ఆటల గురించి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు నిర్వర్తించాలి ఆటలు మద్దతు ఇవ్వడం మరియు ప్రైవేట్ సంస్థల ఆటలు మద్దతు ఇవ్వాలి వారి ఆటల కోసం ఆటస్థలాలు మరియు ఇతర సౌకర్యాలను అందించాలి ఆటలు ప్రోత్సహించడానికి ప్రచారం చేయడం మీడియా మరియు ఇతర వ్యాపారాలను ఆటలను ప్రోత్స ప్రొత్సహించడానికి ప్రచారం చేయాలి భారతదేశంలో ఆటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ఉదాహరణకు ప్రభుత్వం యువ క్రీడాకారులను శిక్షణ మరియు ఆర్థిక సహాయాన్ని అంద చేస్తున్నాయి కార్యక్రమాలు అందిస్తున్నాయి ప్రభుత్వం కూడా ఆటల కోసం కొత్త ఆటస్థలాలను నిర్వహిస్తుంది ప్రైవేట్ సంస్థలు కూడా ఆటలు మద్దతుకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి ఉదాహరణకు ఐపీఎల్ మహిళలు టీట్వంటీ లీగ్ను ప్రారంభించాలని ప్రణాళికలు ఉన్నాయి ఈ చర్యలు ఫలితంగా భారతదేశంలో ఆటలు అభివృద్ధి క్రమంగా మెరుగుపడుతుంది